నేను మర్చిపోలేని రోజులు అంటే నేను నా దోస్తులుతో కలిసి పాండిచ్చేరి చూడటానికి పోయాను అక్కడ మేము దోస్తులు అందరం కలిసి హోటల్ రూమ్ తీస్కొని హోటల్ రూమ్లో స్టే చేసి మూడు రోజులు అక్కడ పాండిచ్చేరి మొత్తం తిరిగి బీచ్లు తిరిగి బీచ్లు మొత్తం అన్ని చూసి తిరిగి అక్కడ అం ఫ్రెండ్స్ అందరం కలిసి కొత్త కొత్త తిండి పదార్థాలు తిని మూడు రోజులు అయితే బాగా ఎంజాయ్ చేసి ఇంటికి సేఫ్గా వచ్చేసాం ఆ మూడు రోజులు మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను ఆ మూడు రోజులు నేను చాలా సంతోషంగా నా దోస్తులతోని కలిసి ఎంజాయ్ చెయ్యడం అయితే జరిగింది